హలో క్యాబ్ డ్రైవర్ని మాట్లాడుతున్నానండి చెప్పండి ఎవరు

అవునా అండి ఎంతమంది ఉన్నారు నాలుగురా అండి అంటే ప పర్ హెడ్డు టూ హండ్రడ్ పడుతుంది అండి మీ నలుగురు ఉన్నారు కాబ్బటి ఎయిట్ హండ్రడ్ అండి చూసితీస్కోడం కాదన్నా ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది కాబ్బటి కొంచం మాకు కూడా కొన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించాలి పాటించకూడదు చలానా గిలానా అని చిన్న పెద్ద ఉంటాయి ఎక్కడైనా ఉంటుందండి ఎయిట్ హండ్రడ్ ఉంటుంది మాకు మ ఈచ్ వన్కి టూ హండ్రడ్ ఉంటుంది ఇంక మీరు చూసాం చూడండి గిడండి అంటే ఇంకా ఇంకా చెప్పలేం అండి మీరు ఎక్కడికి వెళ్ళాలండి మీరు నెహ్రూ జువాలజికల్ పార్కా మీరు ఛార్మినార్ దగ్గర నుంచి అసం నాంపల్లి అది అసెంబ్లీ అవన్నీ మొత్తం దాటి వెళ్ళాలండి కొంచెం ట్రాఫిక్ అటు సైడ్ ఎక్కువ ఉంటుందండి మీరు ఆలోచించండి ఒకసారి ఆ ఒకటి తక్కువ లేట్ అవుతుందా ఓకే వస్తున్నానండి కానీ అక్కడ మీరు గూగుల్లో చూస్కున్నా డిస్టెన్స్ తక్కువనే చూపిస్తది కానీ అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందనే అటు సైడ్ మెట్రోలు ఉండవు కాబ్బటి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అందుకే మీకు అంతా ఛార్జ్ చేయాల్సి వస్తుంది మీరు బయట ఉబర్ ఓలాలో బుక్ చేస్కున్నా అంతే రేట్ ఉంటుందండి దీనికన్నా ఎక్కువనే ఉంటుంది అందుకే నేను మీకు చూసే చెప్తున్నానండి పర్ హెడ్ వన్ ఫిఫ్టీ అయినా ఇవ్వండి అవునా అవునా అండి మీరు మాకు లొకేషన్ గూగుల్లో లొకేషన్ చెప్పండి లేకపోతే ఈ ఫోన్ నెంబర్కి మీ నంబర్ వాట్సప్ అయినా చెయ్యండి మీరు ఎక్కడున్నారో డైరెక్ట్ లొకేషన్ పెడితే నేను అక్కడికి వస్తానండి నేను వచ్చేలోపైనా లేట్ అవుతుంది ఆ వాట్సప్ నెంబర్ ఇదే నంబరేనా అండి మీది సరే అండి మీ లొకేషన్ ఆన్ చేసి ఉంచండి నేను వస్తాను అక్కడికి సరే అండి థ్యాంక్ యూ